మా రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపుల్లో తెలుగు భాష ఎలాంటి పాత్ర పోషిస్తుంది అంటే రాష్ట్ర సాంస్కృతిక పండుగల్లో అయితే ఖచ్చితంగా మన తెలుగు భాష అనేది ఎంతో ప్రాధాన్యంగా మనం చెప్పుకోగలం అండి ఎందుకంటే మన రాష్ట్ర సంస్కృతి ఎన్నో రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా విభిన్నమైనది అండి మనం ఆ అతిథిదేవోభవ అన మనం ఆ స్లోగన్ను అయితే మనం తీసుకోగలిగితే అది కూడా మన సాంస్కృతిక పద్ధతుల్ని తెలియజేసే విధంగా ఉంటుంది అండి ఎందుకంటే మనం ఇటువంటి వారు అలాగే అతిథే కాదండి గురుదేవోభవ ఆచార్యదేవోభవ ఇవన్నీ కూడా ఏంటంటే మన సంస్కృతిని వెల్లడి చేసే విధంగా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం తెలుగు మనం ప్రతి ఒక్కరం చిన్నప్పుడు తెలుగు అయితే తెలుగులో అయితే ఇవన్నీమనం చదువుకోవడం జరిగింది మనం మన ఇంటి ఎవరు ఎవరు వచ్చినా సరే వారిని మర్యాదతో చూసి వారికి ఇవ్వాల్సిన గౌరవంతో మనం తెలుగు భాషలో అయితే మనం వారికి ఇవ్వాల్సిన గౌరవంతో వాళ్ళని మనం అయితే సంబోధించడం జరుగుతూ ఉంటుంది అండి సో ఇలాంటి వాటిలో మనం చూసుకుంటే మన రాష్ట్ర సంస్కృతి ఎదుటివారి గుర్తించే విధంలో తెలుగు భాష అనేది ఒక మంచి పాత్ర ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది చెప్పిన కదండి మన ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళందరినీ పలకరించడం ప్రేమతో ప్రేమగా వారితో మాట్లాడడం గౌరవంగా వారిని సంభోదించడం ఇవన్నీ కూడా ఏంటంటే మన సంస్కృతిలో ఒక భాగం ఈ సంస్కృతిని భాగం ఎలా నిర్వహించబడుతుంది అంటే మన తెలుగు భాష వల్లేనండి